హలో ఏవండీ శ్రీను ఏజెన్సీ బైక్ ఏజెన్సీ అండి ఏవండీ మీరు బండిని పికప్ బాగా పికప్గా ఉందని నాకు ఇచ్చారు ఆ బండి మీరు అన్నంత పికప్ లేదు ఆయిల్ తాగేస్తుంది మరి స్పీడ్ వెళ్ళట్లేదు అనుకున్నంత పికప్పు లేదు మరి నేను మీ బండిని మీకు ఇచ్చేద్దాము అనుకుంటున్నాను నేను ఎప్పుడు తీసుకురమ్మంటారు మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేసేయండి నేను బండిని పంపించేస్తున్నాను ఓకేనండి సరే అయితే ఓకే